రామ్మూర్తి నాయుడు గారు మీ గురించి చెప్పండి నేను రామ్మూర్తి నాయుడుని నేను నందిమంగళం గ్రామంలో నుంచి నాకు అరవై ఐదు ఏళ్ళ వయసులో వయసు పూర్తయింది ఇప్పటికి ఇప్పుడు ప్రస్తుతం నాకు రెండేళ్ళ మూడేళ్ళ వయసులో అమ్మ నాయనా ఇద్దరు చనిపోయారు అప్పటిటాల నుంచి నేను అటా జీవనాధారం కోసం అల్లాడి బాధలు పడతు ఉంటి మా మేనమామ గారు నన్ను తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో సాకొని అక్కడ నేను ఉండి కూలి నాలి చేసి జీవనాధారం జరుగుతు వస్తు మళ్ళీ పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాక నాకు ఇద్దరు పిలకాయలు అక్కడ నుంచి నేను కష్టపడుతు కూలి పాటు చేసుకుంటు నేను జరుపుతు వస్తు ఉంటాను కూలీ చేసుకున్న అక్కడికక్కడ పరిస్థితిలో పిల్లల చదువుల కోసం ఇబ్బందికరంగా ఉన్నది నాకు చిన్న వయసులో అమ్మానాన్న చనిపోయిన దాని నుంచి నేను ఇబ్బంది కరం అంటు చిన్న ఇబ్బందికరంగా పడలేదు నావల్ల వీలైనంతవరకు కష్టపడి ఈరోజు అనారోగ్య కారణంతో నేను ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది అనారోగ్యం వల్ల చాలా ఇబ్బందికరంగా పడుతున్నాను అట్లు పడుతు వ్యవసాయం జరపాలంటే వ్యవసాయంలో చెరుకు పడి అన్నీ చేస్తు చేస్తు వస్తు ఉంటే ఇప్పుడు ఉండి ఉండి అనుకూలం అప్పుడు లేకుండే పందులు ఇబ్బంది కరం ఎక్కువ అయిపోయింది దానివల్ల వ్యవసాయం కూడా చేసే దానికి వీలు లేకుండా పోతుంది వీలు లేని పరిస్థితిలో ఏదో నూగులు పాడు చల్లుకుంటు అట్లా జీవనాధారం జరుపుకుంటు సాగతు వస్తున్నాము ఎటు చేయాలన్నా ఇప్పుడు పరిస్థితులు అనుకూలించ లేకుండా పోతున్నాయి వ్యవసాయం అనుకున్నా అట్లా ఉంది నాకు ఆరోగ్యకరంగా ఇబ్బందికరంగా ఇప్పుడు దగ్గర దగ్గరగా ఐదు ఆరు ఐదేళ్ళుగా నేను ఇబ్బందికరం పడుతున్నాను బ్యాక్ పెయిన్ ప్లస్ జాయింట్ నొప్పులు ఈ రెండు వచ్చి నేను తిరుపతి బట్స్ హాస్పిటల్ ఏ టెస్ట్ చేసి

గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు మూడేళ్ళ నుంచి నాకు పెన్షన్తో నా జీవనాధారం తరువాత వస్తా ఉంది ఆ పెన్షన్ వల్ల ఇప్పుడు నేను కొంచం అట్లా ఏదో నాకు కావాల్సిన నా పని నావల్ల అయినంత వీలైనంతవరకు నేను చేసుకోగలుగుతున్నాను అందువల్ల నాకు ఇప్పుడు కొద్దిగా శ్రా ఇది ఉంది అది లేని పరిస్థితిలో ఇంకా ఇబ్బందికరంగా ఉండవచ్చు కాబట్టి ఏం చేయాలన్నా నేను చేయాలన్నా ఇంకా ఆరోగ్యం కుదుట పడే పరిస్థితిలో ఒక కనబడుటలేదని నా భావంతో నేను బాధపడుతు ఏదో ట్యాబ్లెట్స్ పాడో వేసుకుంటు అట్టా కాళ్ళ నొప్పులు ఈ బ్యాక్ పెయిన్ అది ఇది ఉంటు ఆ టాబ్లెట్స్తో అట్టా సాగుతు ఉంది ఒక కిలోమీటర్ నడవాలంటే వీలు కానీ పరిస్థితులు వచ్చినాయి ఏదైనా పది అడుగులు ఇరవై అడుగులు నడిచి అట్ల పోతామో అంతలేకే ఇంట్లోకొచ్చి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది అందువల్ల నేను ఎట్లా చేయాలా ఏమి చేయాలా అని ఆలోచనతో బాధపడుతున్నాను పైరు చేసిన ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పైరు చేయడానికి కూడా వీలుకాని పరిస్థితిలో రైతు భరోసా డబ్బులు వేస్తావుంటే దానికి పొలా దున్నుకునేది బీడు పెట్టుకొని చూసుకుంటు ఉంటాం కానీ దాని పైరు అంటూ చేసే వీలులేని పరిస్థితులు అయిపోతు ఉంది సాగ అనుకూలంత నీళ్ళు ఉన్నా కావాల్సిన పొలాలకి సరిపోయే నీళ్ళు ఉండి ఉండి కూడా పైరు చేయలేని పరిస్థితిలో ఉండే దీనికి వచ్చేసింది మా పరిస్థితి ఆరోగ్యకరంగా కాబట్టి ఏదో మేము అట్లా జీవనాధారం సాగుతు పోతు పడుతు ఉన్నాను ఇంకా ఏమి చేయాలనుకున్నా ఏమీ పొలం కాడికి పోవాలనుకున్నా వీలు కానీ పరిస్థితి పొలంతో చేసినా పందులు వీటి కాడ పరిస్థితి ఇంకేదైనా పసుపులు పాడు పెట్టుకొని మేపుకొని పాలు పిండాలంటే నడిచే దానికి వీలుకాని పరిస్థితిలో పశువులకి ఇంకా జీవనశైలిలో జాలు నాటుకున్న నాటుకొని తెచ్చుకోవాలనుకున్న తెచ్చి వీలుకాని పరిస్థితుల్లో ఆ పశువులు కూడా ఉన్నవి అమ్మేసి ఇప్పుడు గమ్ముని ఇంట్లో కూర్చొనేసాము ఇట్లు పిల్లోడు ఏదో అట్టా పోతు ఉన్నాడు కాబట్టి వాడు తెచ్చిన డబ్బులతో ఇంటి జీవనం జరుగుతు వస్తు ఉంది మాకు కాకుండా పోతే ఇట్లా మా పరిస్థితులు జరగతు ఉన్నాయి పరిస్థితులు వీలు ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్లు కూడా ఏమి పనిచేసే దానికి వీలు లేకుండా ఇంటికి పరిమితం అయిపోయిన వాళ్ళకి కాళ్ళ నొప్పులు పాడు అని వాళ్ళు ఇబ్బంది పడతారు ఏదో వచ్చే రేషన్ బియ్యం మధ్యాహ్నం పూట సంగటి నైట్ అన్నం చేసుకొని అట్లా జరగతు వస్తు ఉంది మాకు పరిస్థితులు ఇది కదా దానివల్ల మేము ఇట్లా ఇబ్బందికరంగా ఉన్నది పరిస్థితులు ఇంకా ఏదైనా చేసి ఏదైనా టౌన్లోకి పోయి ఏదైనా పని చేయాలనుకున్న వీలుకానీ పరిస్థితి అయిపోయింది వీలుకానీ పరిస్థితుల వల్ల ఇంక మేము గమ్మున ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది కాబట్టి మేము గమ్ముని ఏమి పని చేయలకుండా అట్లా ఇబ్బంది పడుతు వస్తున్నాము వ్యవసాయం అట్లా ఉంది ఇంకా పనులు చేయలేని పరిస్థితి అట్లా ఉంది కాబట్టి మాది జీవనాధారం ఇప్పుడు ఆ పెన్షన్తో సాగుతు అట్లా జీవనాధారం చేసుకుంటు మేము గడుపుతు ఉన్నాము కాబట్టి ఇంకా ఏదైనా గవర్నమెంట్ మారి ఏదైనా సలహా ఇచ్చి ఏదైనా దీనికి ఆపరేషన్ గీపరేషన్ చేస్తానంటే పరవాలేదు కాబట్టి పొలంలో వేరే పనులు చేసే దానికి వీలు లేకుండా అడవి పందులు వాటి వల్ల మేము ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మేము ఇది అవుతున్నాము ఇంకా మేము అనుకుంటే నాకంటు తోడు అంటు ఎవరు లేరు నేను మా మా అన్నతమ్ముళ్ళ సంబంధంలో ఎవరు లేరు మాకు నేను మా భార్య మా కొడుకుతో మేము ఉన్నాము ఇంట్లో మా కొడుకు తెచ్చే జీవనాధారంతో ఇప్పుడు ఇల్లు జరుగుతు ఉంది మాకు లేదంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎట్ల చేయాల ఏమీ ఎందుకు ఎట్ల అని ఆలోచించకుండా అగ్రికల్చరల్ ఉన్న అట్లే ఉంది చెరుకు చేస్తా ఉంటే ముందు నాలుగు ఫ్యాక్టరీలు ఉండేవి నాలుగు ఫ్యాక్టరీలకి ఏదో తలా అట్లా ఇట్లా తోలుకోవచ్చని కొంచం ఫ్రీగా ఉన్నింది ఇప్పుడు నాకు ఒకే మన జిల్లాలో ఒకే ఫ్యాక్టరీ కాబట్టి చెరుకు తోలాలి అనకూడా ఒక ఫ్యాక్టరీ లేబర్తో కూలి వాళ్ళతో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి చెరుకు పైరులు కూడా చేయలేకుండా పోతున్నాము కాకుండా పోతే మాకు ఇంకా వేరే పైరు చేయాలి అనుకున్న లేబర్తో లేదు లేబర్ ఉన్నా రమ్మన్నా కూడా టౌన్ దగ్గర కాబట్టి వాళ్ళ ఎంత దూరమైనా లేబర్ పనుల మీద పోతు ఉన్నారు రు కానీ మాకు దేనికి మాకు సహకరించలేదు వాళ్ళు కాబట్టి లేబర్ లేని పరిస్థితుల్లో వ్యవసాయం కూడా చేయలేకుండా చాల ఇబ్బందికరంగా ఉన్నాను మేము ఇబ్బందికరంగా ఉన్నాము కాబట్టి మేము ఇంకా ఏమి చెప్పలేని చెప్పదలుచుకో లేకుండా పైరు కూడా బీడుకు పెట్టి గమ్ముని ఇంట్లో కూర్చొని ఉన్నాము ఎప్పుడు ఆ రైతు భరోసా డబ్బులు పడినాయి అంటే దాన్ని ఎత్తిపోయిది పొలంలో కంప చెట్లు మొలవకుండా దాన్ని రెండు తూర్లు మూడు తూర్లు దున్నుకునేది దున్నుకున్నాక ఇంటికి వచ్చి మళ్ళీ గమ్మునే కూర్చునే పనైపోయింది పొలం అట్ల రోజు పోయి చూసుకొని రావాలంసింది కానీ దాంట్లో వచ్చేదంటు ఏమీ లేదు కాబట్టి మేము ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు దయచేసి మాకు ఏదన్నా మీ వల్ల అయ్యే సహాయాలు ఏదైనా ఉంటే చేయండి దాన్ని చేయకుండా పోతే మా పరిస్థితులు అంతే దానివల్ల మేము ఏమి చేయలేము

కాబట్టి రైతులకంటూ ఏ లె టీ అనుకూలత లేని పరిస్తుతుల్లో ఉంది ఇప్పుడు పరిస్థితులు కాబట్టి ఎట్లా చేయాలా ఏమి చేయాలా ఎట్లా ఏమి దానికి తగినట్టు మనకు రైతుగా ఉండడం పనిగా ఒక పని కూడా చేసే దానికి వీలుకాకుండా పరిస్థితుల్లో ఇప్పుడు గమ్మున ఇంట్లో కూర్చోవాల్సి వస్తు ఉంది ఏదైనా వేరే మామిడి తోట అట్లాంటివి పెట్టేద్దామనుకుంటే మామిడి తోట కూడా గిట్టుబాటు ధర లేకుండా ఉంది ఒక సంవత్సరం రోజులు దాని కాపాడి అన్నీ చేస్తే అప్పుడు దళారులు వచ్చి ఆ దళార్లు ఐదు వేలుకి ఇస్తావా పదిహేడు వేలకు తొలుతావా అని అడుగుతారు దానివల్ల జ్యూస్ ఫ్యాక్టరీ కూడా అట్లే ఉన్నాయి కాబట్టి మేము ఏ అట్ట చెట్టు పెట్ట లేకుండా ఇట్టా పైరు చేయలేకుండా కైరులు అన్నీ బీడు పెట్టుకొని ఉన్నాము మేము కాబట్టి ఎట్ల చేయాలా ఏమి ఎందుకు అని ఆలోచనతో ఉన్నాము వేరే ఏదన్నా చెప్తారు అంటే ఈ స్వబాబులు లేదంటే నీలగిరి తైరు లేదు ఏదన్నా పెట్టాలంటే ఆ అభివృద్ధితో కూడా ఆడి కాడికే ఉంది అట్లా మేము ఇబ్బంది పడుతున్నాం రైతాంగంగా దానివల్ల ఎట్ల చేస్తారు ఏమి ఎట్లా ఏ అనేది మాకు అర్థం కాలేదు అర్థం కానీ పరిస్థితుల్లో ఇది ఏదన్నా గవర్నమెంట్ మాకు సహాయం చేస్తుందంటే సహాయం అంటూ ఏమీ లేదు సహాయం మేము లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాము కాబట్టి ఎట్లా చేయాల ఏమీ ఎందుకు అనే ఇబ్బందితో మేము అవస్థ పడుతు అట్ల కాలం జరుపుతు వస్తు ఉన్నాము